స్టాంపులు నాణ్యాలు ఉపయోగించేటప్పుడు అయితే ఏమి అడ్డంకులు అయితే ఎదురవ్వడం లేదు ఎందుకంటే మనం ఇప్పుడు స్టాంపు పరంగా కానీ నాణ్యాల పరంగా కానీ ఇంతకుముందు చాలా ఉండేవి ఈ మధ్య అంత అంత ఎక్కువ వాడుకలో అయితే లేవు నాణ్యాలు కూడా ఏం ఎక్కువ కనిపించడం స్టాంపు కాగితాలు అయితే ఉపయోగించడం జరుగుతుంది కానీ ఎటువంటి అడ్డంకులు అయితే ఎక్కడ ఏమి జరగడం లేదు